హలో మేఘననా నేను బ్యూటీ పార్లర్ నుంచి కాల్ చేస్తున్నాను అండి మీరు అంటే చేయించుకుంటా అన్నారు కదా పార్లర్లో ఏదో ఫంక్షన్ ఉంది అని యా మీకు ఏమైనా బ్యూటీ ప్రో ప్రోడక్ట్తోటి ర్యాషెస్ కానీ ఎలర్జీస్ కానీ వస్తాయా ఫేస్ మీద యూజ్ చేసిన వాటితోటి ఏమైనా వచ్చాయా అంటే నీకు తెలిసి ప్రోడక్ట్తో

అంటే ఎక్కువ ప్రెజర్ ప్రెజర్తోటి చేసినట్టున్నారు అందుకే అట్లా రెడ్నెస్ వచ్చింది ఐబ్రోస్కి ఇప్పుడు మీరు వస్తే నేను ప్రాపర్గా చేస్తాను అంటే స్కిన్కి అంటే మ్యాచ్ అయ్యే ప్రోడక్ట్స్ ఓకే ఓకే వచ్చారనుకో నేను మీ స్కిన్ టైప్ చూసి ఎట్లాంటి ప్రోడక్ట్ అనేది మీకు సూట్ అవుతుందో ఎట్లాంటి ప్రోడక్ట్స్ వల్ల మీకు ఎలర్జీ రాదో దాన్నిబట్టి నేను మేకప్ చేసేస్తాను అండి మరి మీరు పెడిక్యూర్ అంటున్నారు కదా అది కూడా చేసేస్తాము ఐబ్రోస్ కూడా అన్నారు కదా యా ఉన్నాయి కదా అంటే ఆల్ టైప్స్ ఉంటాయి ఆల్ టైప్స్ అన్నీ స్కిన్కి వస్తుంది నార్మల్గా ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క లాగా యూజ్ చేస్తారు కదా మీ స్కిన్ టైప్ తెలుసుకొని చేస్తాము ఫస్ట్ అంటే ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే తెలుస్తుంది కదా ఎలర్జీ వస్తుందో లేదో యా ఓకే ఓకే ఫైన్ ఓకే ఓకే మీరు వచ్చేస్తే అన్నీ చూసి ఒకసారి వెరిఫికేషన్ చేసిన తరువాతే మీకు ఫోన్ చేస్తాము ఒక హాఫ్ అండ్ ఆవర్లో వచ్చేయండి ఫైన్ ఒకే